ఈ ప్రశ్న బైక్ ప్రయాణ అనుభవం గురించి అడుగుతుంది ముఖ్యంగా దీర్ఘ దూర ప్రయాణాలు బైక్ మీద వెేచ్చించే సమయం మరియు ఆ అనుభవం ఎలా అనిపించిందో గురించి నా యొక్క సమాధానం నేను గరిష్టంగా ఐదు వందల కిలోమీటర్లు వరకు ఒకే రోజు బైక్ పై ప్రయాణించాను దీర్ఘ దూర ప్రయాణాలలో ప్రయాణ మార్గం రహదారి పరిస్థితులు వాతావరణం వంటి అంశాలు చాలా ప్రభావితం చేస్తాయి నా అనుభవం చాలా ఆసక్తికరంగా మరియు ర రసవంతంగా అనిపించింది అయితే సుదీర్ఘ ప్రయాణాలలో సౌకర్యంగా ఉండటానికి మధ్య మధ్యలో బ్రేకులు తీసుకోవడం తగిన భద్రతా చర్యలు పాటించడం చాలా ముఖ్యం బైక్ సీటింగ్ కంఫర్ట్ ఇంజన్ హీట్ మైలేజ్ వంటి అంశాలు కూడా అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి మొత్తం దీర్ఘ దూర బైక్ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం కానీ సరైన ప్రణాళికలతో రక్షణ చర్యలతో వెళ్ళడం చాలా అవసరం